నా కొడుకు బడ్డే జరిగింది నేను ఆ రోజు ఫోటోలు తీశాను చాలా బాగా వచ్చాయి ఇంకా నేను ఎప్పుడెప్పుడు తీస్తానంటే టెంపుల్స్కి వెళ్ళినా గానీ ఫంక్షన్స్కి వెళ్ళినా గానీ అట్లాంటి బడ్డేలకు వెళ్ళినా కూడా సా మ్యారేజస్కి వెళ్ళినా కూడా ఆ ఫోటోలు తీసుకుంటూ ఉంటాను సాధారణంగా పార్క్ గానీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఫోటోలు తీస్తూ ఉంటాను